నమస్కారం అండీ ఏంటి సమస్య చెప్పండీ ఓకే అవునా ఓకే అండీ డిస్ప్లేలో గట్రా ఏమైనా ప్రాబ్లెమ్ ఉందా అండీ పచ్చ గీత వస్తుందా అండి ఈ బటన్స్ వర్క్ చేస్తున్నాయా అండి మానిటర్ బటన్స్ వర్క్ చేస్తున్నాయా అండి అయితే మీ యొక్క కంప్యూటర్ది హార్డ్వేర్ కానీ ఫాల్ట్ వచ్చి ఉంటుంది అండి

దాన్ని మీరు బాగు చేసుకోవడంకంటే మీకు హార్డ్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటాది అండి కొత్త హార్డ్వేర్ వెయ్యాల్సి వస్తుందండీ మార్చాలంటే మళ్ళీ మదర్బోర్డ్ కూడా మార్చాలండి మీది ఒకసారి మీరు లాప్ మొత్తం లాప్ కంప్యూటర్ని పట్టుకుని వస్తే మేము దాన్ని చెక్ చేసి మొత్తం ఫాల్ట్స్ అన్నీ సెట్ చేస్తామండీ దాన్ని బాగు చేస్తాంమండి అవునండీ అదేనండి హార్డ్వేర్లో ఎక్కువగా ఇలాగా యాప్లో ఉండడం వల్ల అండీ అలా జరుగుతూ ఉంటుంది అండీ మీరు ఒకసారి తీసుకొస్తే మేము హార్డ్వేర్ గట్రా మార్చి కొత్తవి అన్నీ వేసి మీకు అందజేస్తాము అండీ మళ్ళీ దాన్ని దాదాపు ఇప్పుడుగా మీకు మొత్తం మదర్బోర్డుతో సహా మార్చమంటారా అండీ ఓన్లీ హార్డ్వేర్ చిప్స్సెట్ అవి గట్రా మార్చి ఇవ్వమంటారా అండీ అయితే మొత్తం మదర్బోర్డు అన్ని మార్చుకోవాలి అండీ మదర్బోర్డును హార్డ్వేర్ మొత్తం అన్నీ కలిపారు అంటే పదమూడు వేలు అవుతుందండి మొత్తం టోటల్గా మేము ఇంకా మీకు అదర్ చార్జెస్ అన్నీ కట్ చేసి చెప్పామండీ పదమూడు వేలు ఇంకా పదమూడు వేలుకంటే మీరు ఎమన్నా అంటే మీరు ఎమన్నా కార్డులాంటి పెమెంట్స్ చేసి మాది ప్రమోట్ చేస్తే మేము ఒక పది పన్నెండువేల ఐదువందలకి అలా వస్తామండీ ఇంకా ఎవరికన్నా రెఫెరల్ గట్రా చేస్తే పన్నెండువేల ఐదువందల దాక వస్తామండి మీకు ఎక్సలెంట్గా పని చేస్తుంది అండీ మునుపటిలాగే మునిపటికంటే ఇంకా వేగంగా పని చేస్తుందండి మేము గ్యారంటీ ఇస్తామండీ దానికి మా సర్వీస్ అలా ఉంటుందండి

మీరు ఇవాళ సాయంత్రం ఇచ్చేస్తే అండీ మేము దాదాపు ఒక మూడు రోజుల్లో అందజేస్తామండీ మీకు తిరిగి మొత్తం అన్నీ చేయించేసి ఎందుకంటే హార్డ్వేర్ ప్రొడక్ట్స్ విజయవాడ నుంచి రావాలండి మన దగ్గరకి అవి రావడానికే కొద్దిగా టైం పట్టుద్దండి మాకు ఏండీ రేపు ఉదయం తొమ్మిది గంటలకల్లా మా షాప్ రెడీగా ఉంటుందండీ మేము లేకపోయినా మా బాయ్ ఉంటాడండి పని చేసే కుర్రాడు ఆ అబ్బాయి తీసుకుని మీ నెంబర్ గట్రా రాసుకుని చెప్తాడండీ అలాగేనండీ నమస్కారం సార్